స్టాంపులు నాణాలు రాళ్ళు సేకరణ యొక్క విద్యా సంబంధిత విలువ ఏంటంటే స్టాంపులు నాణాలు రాళ్ళు సేకరణ ఒక వినోదకమైన శాఖ మాత్రమే కాకుండా చాలా విద్య సంబంధిత విలువ కూడ కలిగి ఉంది ఈ సేకరణ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకున్నాము అవి ఏంటంటే ముందుగా చరిత్ర స్టాంపుల ద్వారా ఒక దేశం యొక్క చరిత్ర సంస్కృతి ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవచ్చు నాణాల ద్వారా ఒక దేశం యొక్క ఆర్థిక చరిత్ర పాలకులు రాజవంశాల గురించి తెలుసుకోవచ్చు రాళ్ల ద్వారా భూమి యొక్క చరిత్ర భౌగోళిక స్వరూపం వాతావరణ పరిస్థితులు గురించి తెలుసుకోవచ్చు భౌగోళికం అంటే ఏమిటంటే స్టాంపులు నాణాల ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల గురించి తెలుసుకోవచ్చు రాళ్ల ద్వారా ఏంటంటే ఒక ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం ఖనిజ సంపద గురించి తెలుసుకోవచ్చు విజ్ఞానం రాళ్ళ ద్వారా భూమి యొక్క నిర్మాణం ఖనిజాలు శిలాజాలు గురించి తెలుసుకోవచ్చు స్టాంపులు నాణాల ద్వారా జీవన శాస్త్రం జంతు శాస్త్రం గురించి కూడా తెలుసుకోవచ్చు కళలు స్టాంపులు నాణాల ద్వారా ఒక దేశం యొక్క కళా సాంప్రదాయాల గురించి తెలుసుకోవచ్చు రాళ్ల ద్వారా ప్రకృతి యొక్క అందం వైవిధ్యం గురించి తెలుసుకోవచ్చు సామాజిక నైపుణ్యాలు అంటే ఏంటంటే సేకరణ ద్వారా క్రమశిక్షణ ఓపిక పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి ఇతర సేకరణ వాటితో స్నేహం మార్పిడి ద్వారా సామాజిక నైపుణ్యాలు కూడా పెరుగుతాయి విలువైన అభిరుచి ఈ సేకరణకు ఒక విలువైన అభిరుచిగా మారే జీవితాంత ఆనందాన్ని ఇస్తాయి భవిష్యత్తులో ఈ సేకరణలకు మంచి డిమాండ్ ఉంది ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి అంటే ఏంటంటే స్టాంపులు నాణాలు రాళ్ళు సేకరణ ఒక విద్యా సంబంధితమైన వినోదాత్మకమైన లాభాదాయకమైన సేకరణ ఈ సేకరణ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోగలము మనము జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు